హలో శివాని ఎల్దాం ఈ అదే నీకు ట్యూస్ నీకు ట్యూస్డే వీలు అవుతుందా వేడ్నెస్డే వీలు అవుతుందా వెడ్నెస్డే వెళ్దామా మార్నింగ్ సిక్స్కి అట్లా వెళ్దాం కదా ఓకే ఓకే అవును అవును మరి అవి తీసుకుని వెళ్దాం అదే తీసుకుని వెళ్దామని పెద్దమ్మని తీసుకుని వస్తాను చిన్నమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరుంది అవును సరే మార్నింగ్ అవునా చుట్టుపక్కల కూడా ఒక టూ త్రీ ఉంటాయంట కదా ఓకే మార్నింగ్ చెప్పు నేను తెలిసుకుని మళ్ళీ మీకు ఈవినింగ్ కాల్ చేస్తాను లేదంటే మార్నింగ్ కాల్ చేసి చెప్తాను సరే ఈ వెహికిల్ మాట్లాడుకుని వెహికల్లో వెళ్ళి రావచ్చు మళ్ళీ ఓకే మరి నేను తెలుసుకుని చెప్తా